ప్రపంచ స్థాయిలో కానీ మన జాతీయ స్థాయిలో కానీ ఈ ప్రాథమిక కళలు మరియు చేతి పనులు అనేవి మన సంస్కృతిని తెలియజేస్తాయి అలాగే మన సంప్రదాయాన్ని కూడా తెలియజేస్తాయి ఇప్పుడు ఉదాహరణకి మనం కలంకారి ప్రాంతాన్ని తీసుకుంటే దాని యొక్క ప్రత్యేకత వేరు అలాగే ఇప్పుడు చేతి పనులు తీసుకుంటే మట్టి బొమ్మలు మట్టి గాజులు ఇలాంటివి ఎన్నో కళలు ఉన్నాయి కానీ ఈ ఈ కళలనేవి మన పూర్వీకుల ఒక విధానాన్ని నైపుణ్యాన్ని తెలియజేస్తాయి కానీ ఇప్పుడున్న కాలంలో చాలామంది ఏమనుకుంటున్నారంటే దీనికి మార్కెట్ అనేది లేదు అని అనుకుంటున్నారు కానీ డిజిటల్ కాలంలో కూడా అలా అనుకోవడం చాలా తప్పు ఎందుకంటే మన ప్రభుత్వమే ఒక జిల్లా ఒక ఉత్పత్తి అనే పథకాలతో మనని ఎంతో ప్రోత్సహిస్తున్నారు ఈ కళలకు మార్కెట్ కల్పించే మాధ్యమాాలు ముఖ్యమైనవి ఏవంటే ఎగ్జిబిషన్ కళాశిబరాలు ఉత్సవాలు మొదలైనవి వీటి ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క కళను ప్రజలకి నేరుగా వాళ్ళు ఇస్తున్నారు ఇలాగే మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి దాంట్లో కూడా విభాగాలు ఏర్పాటు చేశారు అంతేకాకుండా సోషల్ మీడియా వంటి ద్వారా కూడా వాళ్ళ కళలను ప్రపంచానికి చూపిస్తున్నారు ఇకపోతే దేశంలో కూడా జాతీయ కళలకు మంచి ఆదరణ ఇస్తున్నారు దేశంతో పాటు మన కళలకి ఆసక్తి కలిగిన యువత ఈ రంగంలో నూతన ఆవిష్కరణతో ముందుకు వస్తున్నాయి మొత్తానికి చెప్పాలంటే ఏంటంటే మార్కెట్ లేదినడం కంటే దాన్ని మనం ఎలా నేర్చుకోవడం అవసరం వాటిని ఎలా ప్రమోషన్ చేస్తే ఎంతోమందికి అది జీవన ఆధారంగా మారుతుంది